ఆంధ్రప్రదేశ్లో వినోదకరమైన పరిశ్రమలో పని చేయడానికి నటుడు లేదా నటిగా పేరు తెచ్చుకోవాలి అలాగే ఏంటంటే ఆలా తెచ్చుకోవాలంటే వాళ్ళు చాలా సవాళ్ళయితే ఎదుర్కోవాల్సొస్తుంది చాలా నిందలు కూడా పడతారు అలాగే వాళ్ళకి కనుక వాళ్ళ అనుభవం లేకపోయినా అలాగే వాళ్ళు చేయాలనుకునే పని మీద శ్రద్ద లేకపోయినా అలాగే వి వేరే వేరే వాళ్ళదగ్గరికి వెళ్ళినప్పుడు వేరే వేరే వాళ్ళు మాట్లాడే మాటలకు కూడా పడాల్సి వస్తుంది అలాగ ప్రతి ఒక్కళ్ళు చాలా సవాళ్ళయితే ఎదుర్కుంటారు అందులో ముఖ్యంగా ఏంటంటే ప్రతీ ఒక్క సవాళ్ళలో పోలిస్తే వాళ్ళు సాధించాలి అనుకునే దాని మీద కాన్సన్ట్రేషన్ కొంచెం తప్పినా అలాగే అక్కడ ఏమైనా తేడా మాట్లాడిన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోయినా ఏమి చెయ్యకపోయినా సరే నటుడికి నటికి గానీ గుర్తింపు దక్కదు అలాగా వాళ్ళు చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను